గిరిజన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే వాళ్ళ జీవనాధారం వాళ్ళ బతుకు ఎలా ఉంటదని నేర్చుకోవాలి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ జీవనాధారం కనీసం వాళ్ళకి ఒక ఆధార్ ఐడెన్టీ కార్డు లేకుండా అంటే ఈ దేశంలో వాళ్ళకు ఒక ఒక స్థాయి ఒకటంటూ లేకుండా అలా ఉంది మన గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ వాళ్ళని గవర్నమెంట్ ఆధార్ ఐడి కార్డ్స్లా అలా ఇవ్వడం వాళ్ళని సమాజంలో కలవని ఇవ్వడం ఏందంటే వాళ్ళు వింతగా వాళ్ళ వస్త్రధారణ వచ్చేసి చాలా వింతగా ఉంటుంది వింతగా అంటే నేయాచురల్గా ఉంటారు వాళ్ళు అది మనకి వింత అనిపిస్తుంది మనమేంటంటే ఈ ప్లాస్టిక్ ముసుగులో ఈ ఫ్యాషన్ వరల్డ్లో ఉన్నట్టు మనం ఉంటాం వాళ్ళు నిజంగా దేవుడు ఎలా పుట్టిస్తే వాళ్ళు ఎలా బ్రతుకుతారు అంటే ఫుడ్డు అనేది వాళ్ళకి నేచురల్గా ఆర్గానిక్గా వండి అలా తింటారు మనం ఏందంటే అంతా అన్ని మందులు చల్లి అన్న చేసిన అవి తింటాం సో ఇవే తేడా మనకి వాళ్ళకి వాళ్ళింకా వాళ్ళని చూస్తే ఇంక వందకి పైగా కూడా చాలా ఉంటారు ఏజ్డ్ మనలుంటే చిన్న వయసులోవి తెల్లంటికలు రావడం అలా అలాగ అనిపిస్తది గిరిజన ప్రాంతంలో ఉనే కట్టుబాట్లు సాంప్రదాయలు చాలా బాగుంటాయి